హ హలో చెప్పండి ఆ అవును సర్ చెప్పండి సర్

ఆ ఆ ఓకే ఆ వుంది సర్ హైటెక్ స్విఫ్ట్ అనేటువంటిది ఉంది సర్ ఆ అవును ఆ ఓకే సర్ టెన్ లాక్స్ పడుతుంది టెన్ లాక్స్ పడుతుంది సర్ హా అలాగే సర్ ఆ ఇఏంఐలో కూడా తీసుకోండి మీరూ ఆ మీరూ ఆ మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్ ఫోర్ ఫోటోసు ఇచ్చినట్టయితే మీకు ఇఏంఐలో కూడా ఇస్తాం బ్యాంక్ అకౌంటు డీటెయిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్ ఫోరు ఫోటోసు హ హ ఆ అందులోనే కట్టేసెయ్యండి ఆ అలానే సర్ ఆ ఎక్సలెంటుగా ఉంటుంది సర్ ఆసలకి ఫస్ట్ అదే అ సరే సర్ ఆ చాలా బాగుంటుంది సర్ అదీ

సరే సర్ ఫస్ట్ మీరు ఫైవ్ లాక్స్ కట్టండి ఆ అలానే అలానే ఆ అక్కడే అక్కడే రోడ్డు పక్కనే ఉంటుంది ఆ మీకు మెయిన్ లోనే మెయిన్ స్ట్రీట్ లోనే ఉంటుంది రోడ్డు చూసుకుని బోర్డు చూసుకుని రావచ్చు ఫైవ్ లాక్స్ కట్టండి ఫస్ట్ ఇఏంఐలో తిరిగి మీరు అమౌంట్ కట్టుకోవచ్చు అదీ అది చెప్పాం కదా బ్యాంక్